వయసు మళ్ళిన వారి శరీరం చాలా నొప్పులతో కూడుకుని ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆటలాడుతారు అంటే వాళ్ళ శరీరానికి ఎలాంటి పని కలుగకుండా చాలా సులభంగా ఉండేటువంటి ఆటలు ఆడుతారు అలా సులభంగా శరీరానికి పని కలిగించకుండా ఉండేటి ఆటలు ఏవేవి అంటే మనం మొదటగా తీసుకుంటే చెస్ మరియు క్యారం లేక లూడో లాంటివి మనం అనుకోవచ్చు ఇలాంటివి ఆటలు ఆడడానికి గల కారణాలు చెస్ ఆడతం గల మనకు మేధాశక్తి లాంటివి లేకపోతే ఆలోచన శక్తి పెరగడం చాలా జరుగుతుంది ఎక్కువ లూడో అంటే వయసు మళ్ళిన వారు వాళ్ళ మనుమరాళ్ళు మనమళ్ళతో కలిసి లూడో కాలక్షేపం చేయడానికి చాలా సులభమైన ఆట కాబట్టి చాలా ఎక్కువగా ఆడతారు మరియు వయసు మళ్ళిన వారు వీటిపైన ఎక్కువ మక్కువ చూపటానికి గల కారణాలు ఉంటాయి అదే మనం చెస్ చూసుకుంటే చాలా తక్కువ మంది ఆడుతారు ఎందుకంటే ఇది ఇద్దరి మధ్యనే జరుగుతుంది అదే లూడో లాంటి ఆటలైతే నలుగురు ఆరుగురు వాళ్ళ మనుమరాళ్ళు మనమళ్ళతో ఆడటం చాలా ఎక్కువ మంది ఇష్టపడుతారు కాబట్టి ఇలాంటి ఆటలు వయసు మళ్ళిన వాళ్ళు ఆడుతారు